మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం వినాయక చవితి పండగ జరుపుకుంటున్నాము ఈ పండుగ జరుపుకునేటప్పుడు ప్రతీ వీధిలో ఒక వినాయకస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ పూజలు జరుగుతుంటాయి దాంట్లోనే అక్కడ పాటలు కూడా పెడుతుంటారు భక్తి పాటలు కానియ్యండి సినిమా పాటలు అన్ని ఇక్కడ పెడుతుంటారు దీనితోటి ఏందంటే తొమ్మిది రోజు కాని పదకొండు రోజు కాని మంచి పేరు పొందిన సంగీత వా సంగీతం పాటలు పాడేవాళ్ళు కాని సంగీత విద్వాంసులును తీసుకొచ్చి సంగీత విద్వాంసులును తీసుకొచ్చి కచేరీలు ఏర్పాటు చేయడం చేస్తున్నాం ఈ విధంగా జరగడం వల్ల ఏందంటే జ వచ్చే జనాల యొక్క మనసులో ఉండి ఆహ్లాదంగా ఉండడం కానీ మనకి కూడాను బాగా ఉత్సహంగా ఉంటుంది